ఆంధ్రప్రదేశ్ అను సంస్కృతి అంటే ఇక్కడ మాకు కొండలు చెట్లు అన్ని విపరీతంగా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది ఈమధ్య వంజంగి ప్రాంతంలోను పాలమంచు కురుస్తూ ఉంటుంది మేమిక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అది మాకు ఎక్కువ వింత అనిపించదు కానీ పర్యాటకులు అలాగా రోజు రోజుకీ ఎక్కువై ఇది బాగుంది బాగుంది అనేసి వస్తూ ఉంటారు అలాగే అరకులోయలో కూడా అవిసె పువ్వులు వాటర్ఫాల్స్ అన్ని ఉన్నాయి అవి చాలా చక్కగా అందరూ ఎంతోమంది సెలవులు రెండు మూడు రోజులు సెలవులు వస్తే విపరీతమైన జనాలు వచ్చి అవన్నీ ఆస్వాదించి వెళ్తూ ఉంటారు మాకు కూడా ఇప్పుడు ఏంటి ఇలాగ ఇంత మంది వస్తున్నారు మనము చూస్తే బాగుండు అనిపిస్తుంది కానీ మాకు ఇది అలవాటైపోయి పెద్దగా వెళ్ళి చూడాలి అని ఉండదు అంత బాగా ఉంటుంది శీతాకాలంలో అయితే మంచు అలాగా కొండల మీద మంచు అలాగ పరచినట్టు ఏదో తెల్లటి తివాచీ పరచినట్టు అలాగ మంచు విపరీతంగా పడి తెల్లటి పాలరాతి మంచులాగా మంచులాగా అలాగ తెల్లగ కనిపిస్తుంది ఆ అందాన్ని అస్వాదించడానికి పర్యాటకులు బోలెడు జనం వస్తారు ఫోటోలు తీసుకుంటారు అక్కడ నైట్ హాల్ట్ చేసి తెల్లవార్లు జాగారాలు చేస్తూ అలాగా వింతలన్నీ చూస్తూ ఉంటారు చాలా అందమైన ప్రదేశం పాడేరు ఎక్కడ సంస్కృతిక చాలా బావుంటది అందరూ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి బాగుంటుంది చూడవచ్చు రండి మీరు కూడా రండి చూసి వెళ్ళండి